ఆంధ్రప్రదేశ్లో కళలు హస్త కళలు సహకార సంఘాలు అప్రంట్షిప్లు వంటి వాటి ద్వారా స్థానిక సమూహాలు చాలా చేర్చుకొని వాటికి తోడ్పడుతూ ఉన్నాయి మనం కనుక ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ కళలు ఉన్నటువంటి రాష్ట్రం గేయం కానీ సంగీతం కానీ ఇవి చాలా ఆంధ్రప్రదేశ్లో మనం చూస్తూ ఉన్నాము ఎక్కువగా హార్మోనియం వాయించే వాళ్ళు మనకి ఆంధ్రప్రదేశ్లోనే కనబడుతూ ఉంటారు అలాగే హస్త కళలు కూ కూడా హస్త కళలు కూడా మనము అరకు అనేటువంటి ప్రాంతంలో చూసుకున్నట్టయితే హస్త కళల ద్వారా ప్రదర్శన అనేది చాలా జరుగుతూ ఉంది సో వీటికి సహకార సంఘాలు సో అప్రెంటిసిప్లు వంటి వారి ద్వారా స్థానిక సమూహాలను ఏర్పాటు చేసి వాళ్ళ యొక్క వృత్తికి ఎంతో దోహదం చేస్తాయి